మేము కుక్కను బాగా చాలా బాగా చూసుకుంటాము దానికి ఏదంటే అది పెడతాము పెడిగ్రీ పెడతాము మంచిగా తింటుంది అంతా చేస్తుంది చాలా ప్రేమగా చూసుకుంటాము దాంతో ఉంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది చాలా ప్రేమగా చూసుకుంటాము అది లేకపోతే మాత్రం అస్సలు ఉండలేము అది ఒక్కటే చాలా ఇష్టం దాన్ని ఇష్టంగా పెంచుకుంటాము చాలా చాలా అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటాము కుక్కని కుక్కతో కుక్కతో ఉండాలి అంటే చాలా బాగుంటుంది అది చాలా అందరినీ సంతోష పెడుతుంది దాని దగ్గర ఉంటే మంచిగా చూసుకుంటుంది ఏంటంటే అది అమ్మలాగా చూసుకుంటుంది మంచిగా ఉంటుంది మంచిగా చేస్తుంది మాతోని అస్సలు సంతోషం అంటే దాంతోనే అస్సలు చెప్పాలి అంటే అమ్మ నాన్న అమ్మ నాన్నతో ఉన్నట్లే ఉంటుంది కుక్కతో కూడా కుక్క మంచిగా విశ్వాసం ఉంటుంది కుక్కకి కొంత మంది మనుషులకి ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ కుక్కకి మాత్రం చాలా విశ్వాసం ఉంటుంది కుక్కతో ఉంటే మాత్రం ఆ సంతోషం చాలా బాగుంటుంది కుక్కతో మొత్తం అస్సలు లైఫ్ లాంగ్ ఉండాలనే ఉంటుంది కుక్కతోని అస్సలు విడిచిపెట్టబుద్ది కాదు కుక్కతోని మనం విడిచిపెడతామేమో కానీ కుక్క మాత్రం అస్సలే విడిచిపెట్టదు మన దంటకు ఉంటుంది మనతోనే ఉంటుంది ఎక్కడి కంటే అక్కడికి వస్తుంది మనం ఎక్కడికి బయటికి పోయినా అది దాన్ని తీసుకుపోకున్నా కూడా అది మనతో వస్తూనే ఉంటుంది ఎక్కడికి ఎక్కడ విడిచి పెట్టినా సరే ఆ కుక్కని ఆ కుక్క మళ్ళీ రిటర్న్ మన ఇంటికి వచ్చేస్తూనే ఉంటుంది అది మనం ఇల్లు ఎక్కడున్నా సరే దాన్ని ఎక్కడ వదిలిపెట్టినా సరే అది మన దగ్గరికి వస్తూనే ఉంటుంది ఉండ ఉండదే ఉండదు అస్సలు మనని చూడకుండా అస్సలు ఉండదే ఉండదు మనకు ఏమైనా అయినా అది మనకేమైనా అయినా అక్కడికి తీసుకెళుతుంది ఇక్కడికి తీసుకెళుతుంది పట్టుకొని ఏమైనా కావాలన్నా తెస్తుంది దానికి చెప్పకున్నా ఏ పని చెప్పకున్నా అదే తీసుకొని వస్తుంది మనకి ఏంటంటే అది చేస్తుంది మనకోసం దాన్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాము అందరినీ ఎక్కువ చాలా వరకు కుక్కలనే ఎక్కువ ప్రేమిస్తారు కొంత మంది పిల్లులని కూడా ఇష్టపడతారు పిల్లంటే కూడా కొంత మందికి చాలా ఇష్టం ఉంటుంది కుక్కలు పిల్లులు చాలా విశ్వాసం ఉంటాయి వాటికి చాలా మంచిగా ఉంటాయి అందరితో మనుషులతో చాలా ప్రేమగా ఉంటాయి అవి లేకుండా మాత్రం అస్సలు ఉండలేము అవి ఉంటేనే మనకి చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది మంచిగా ఎవరితోని ఉన్నా అట్లా అనిపిస్తుందో అనిపించదో తెలియదు కానీ కుక్కతో ఉంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటుంది చాలా మంచిగా చూసుకుంటుంది ఏదంటే అది పెడతాం దానికి మనకు కూడా చాలా చేస్తుంది మనలని విడిచిపెట్టి మాత్రం అస్సలే ఉండదు మనం వద్దు అనుకున్నా తను మాత్రం అసలే అనుకోదు ఆ కుక్క అంత ప్రేమగా ఉంటుంది పిల్లులు కూడా చాలా ప్రేమగా ఉంటాయి పిల్లులకు పాలు పోస్తారు అది చేస్తుంది దానికి చాలా ఇష్టం ఉంటుంది మనం ఒకసారి చూస్తే అది మొఖం గుర్తు పడుతుంది మన కాడికి వచ్చేస్తుంది చూస్తుంది మళ్ళీ మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి పోవడానికి చాలా బాధపడుతుంది అక్కడికి పోయినా చాలా ఏడుస్తుంది చేస్తది మనలని విడిచిపెట్టి మాత్రం అసలు ఉండనే ఉండదు మనం కుక్కలని పెంచుకుంటాము కొంత మందికి అమ్ముతాము కానీ అమ్మేటప్పుడు అది దాని మన కళ్ళనే చూస్తూ ఉంటుంది ఏడుస్తుంది చాలా బాధపడుతుంది బయటికి వచ్చేస్తుంది ఎమ్మటే కార్లో నుంచి బయటికొస్తుంది మనని చూస్తుంది మనని వదిలి అస్సలే ఉండలేదు అప్పుడు మనకు అనిపిస్తుంది కుక్కలకి విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకి మాత్రం అస్సలు విశ్వాసం ఉండదు అని కుక్కలు మనము ఎక్కడ ఎంత మంచిగా చూసుకున్నా మనతోనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు అదే మనుషులు కొంతమంది ఉంటారు అట్లా కానీ కుక్కలు మాత్రం అట్లా ఉండవే ఉండదు